హలో ఏజెన్సీ వారండి ఆ ఓకే అండి సార్ మేము ఫ్యామిలీతో కలిసి మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము అవునండి మేమా అండి మేమైతే తిరుపతి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నామండి అవునండి అదే సార్ ఎంత అవుతుంది అండి వన్స్కి ఆహా అంటే ఒక నలుగురు పట్టే చిన్న కారుకు ఎంత అవుతుంది ఒక ఆరుగురు పట్టే ఒక ఎస్యువి కార్కి ఎంత అవుతుంది చిన్న కారుకైతే మనిషికి పదివేలు అండి ఓకే అండి ఎస్యువికి అయితే ఒక ఆరుగురు పట్టే కారుకు ఎంతండీ ఆరు పట్టే కారు కైనా పదివేలేనా అండి ఆహా ఓకే అండి అయితే సరే సరే డ్రైవర్కి అంతా మీరే చూసుకుంటారు కదా మాకు సంబంధం లేదు కదా మేమేనండి మేమే ఫుడ్ పెట్టాలా ఓకే అండి సరే అండి అయితే మాకు ఒక వన్ వీక్ తర్వాత ఎగ్జాక్ట్గా మాకు బుక్ చేయండి సార్ అవునా అండి ఓకే ఓకే అండి థ్యాంక్యూ థ్యాంక్యూ అండి